నేను దీనిని ప్రతీ ఆదివారం మా ధ్యాన క కేంద్రంలో మా ఇంట్రడక్షన్ టు హెర్ట్ఫుల్నెస్ లో చూస్తాను తాము పది నిమిషాలు ధ్యానం చేశామనే అనుకున్న నలభై నిమిషాలే అనే కొత్త వారు ఆశ్చర్య పోతున్నారు లోతైన ధ్యానంలో మనం సమయ గ్రహణ శక్తిని మించిపోయాం అయితే ప్రశ్న ఏమిటంటే దాని నుండి ఎప్పుడు బయట పడాలో మనకు ఎలా తెలుసు సరే హార్ట్ఫుల్నెస్ గ్రూప్ మెటేషన్ లో కూర్చున్నప్పుడు ట్రైనర్ అంతే అని చెపుతాడు వారు కూడా లోతైన ధ్యానంలో ఉన్నారని శిక్షకుడిగా సమాధిలోకి వెళ్ళినప్పుడు యాం ఏం జరుగుతుంది ప్రతీ ధ్యానం సొంత సహజ వ్యవధిని కలిగి ఉంటుంది మరింత అనుభవజ్ఞుడైన మెడిట మెడిటర్ టైం ని సెర్చ్ చేయడు ధ్యానం పూర్తయినప్పుడు వారు దాని నుండి బయట పడతారని వారికి తెలుసు మా పద్దతిలో ఇది ముప్పై నిమిషాలు నుండి గంట వరకు ఎక్కడైనా ఉంటుంది